తెలుగు భాషలో బాలల సాహిత్యం విశేషంగా అభివృద్ధి చెందింది బాలల కోసం రాసిన కథలు పద్యాలు కథాసంపుటాలు నాటికలు పిల్లల భాషా పరిజ్ఞానాన్నిపెంచుకునేందుకు వారి ఊహా శక్తిని మరింత వికసింపజేయడానికి సహాయపడతాయి తెలుగు బాలల సాహిత్యంలో ప్రముఖ రచయితలలో చిలకమూర్తి లక్ష్మీ నరసింహం చంద్రశేఖర శాస్త్రి బుర్రకథ విజయలక్ష్మి బమ్మెర పోతన నండూరి వెంకట సుబ్భయ్య ముదిగోండ శివపార్వతి వంటి వారు ఉన్నారు చిన్న పిల్లల కోసం కథలు చెప్పే ప్రక్రియలు పద్మిని చిలుక కథలు తెల తెనాలి రామకృష్ణ కథలు బుద్ధిమంతుల కథలు బాగా ప్రాచుర్యం పొందాయి అంతేకాకుండా బాలల కోసం వ్రాయబడిన శతక సాహిత్యం లఘుకథలు నీతికథలు పిల్లలకు మంచి బుద్ధి నేర్పించేందుకు ఉపయోగపడతాయి బాలమిత్ర చందమామ బొమ్మరిల్లు వంటి ప్ర పత్రికలు బాలల సాహిత్యాన్ని సమృద్ధిగా ప్రోత్సహించాయి తెలుగు బాలల సాహిత్యం పిల్లల్లో మంచి విలువలు నీతి విజ్ఞానం సాహసాన్ని పెంపొందించే విధంగా రూపుదిద్దుకుంది ఆధునిక కాలంలో కూడా కార్టూన్ కథలు సాంకేతిక రచనలు కొత్త తరహా కథలు బాలల అభిరుచికి అనుగుణంగా వెలవడుతున్నాయి